భారతి సినిమాలు అంటే మాకు చాలా ఇష్టం భారతదేశంలో చాలా సినిమాలు ఎప్పటినుంచో ఉన్నాయి అవి ఇ చాలా కళాత్మకంగా ఉంటాయి కొన్ని మన యొక్క భాషను ప్రతిబింబిస్తాయి కొన్ని మనుషులు ఎలా నడుచుకోవాలి ఏంటి అని దానికోసం ఉంటాయి అనమాట సినిమాలు ఫస్ట్గా బ్ల్యాక్ అండ్ వైట్లో తీసేవాళ్లు ఆ తర్వాత ఇప్పుడు కలర్లో వచ్చిన దగ్గరనుంచి కూడా చాలా సినిమాలనేవి రిలీజ్ అవుతున్నాయి అలాగే దానిలో వచ్చే సంగీతం పాటలు అంటే మాకు చాలా ఇష్టం అవి మన దేశ గొప్పతనాన్ని తెలియజేస్తాయి అలాగే మనిషిలో ఉన్న బావ కవిత్వాన్ని అలాగే మనుషులు యొక్క పద్ధతులని ఇప్పుడు వస్తున్న మనిషిల యొక్క తీరుని ప్రతిభంబించేలా ఉంటాయి అనమాట ఒక నాటి తరంలోని పాటలు అయితే చాలా ఇంప్రెస్సివ్గా ఉంటాయి అనమాట అంటే మనం అవి వింటుంటే చాలా మనసుకి ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటాయి కొన్ని జానపద గీతాలు ఉంటాయి అవి కూడా మనసుకి చాలా ఆకట్టుకుంటాయి మనల్ని అలాగే ఇప్పుడున్న అప్పటి సినిమాలు పాతతరం నాటి సినిమాలు సంగీతం ఇప్పుడు వచ్చే ఆధునికతతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చే సాంగ్స్ అవి కూడా చాలా బాగుంటాయి అందులో కొన్ని మెలోడీస్ ఉంటాయి కొన్ని పాప్ సాంగ్స్ ఉంటాయి ఇవి అన్నీ కూడా మన మనసుకి ఆనందాన్ని ఇస్తాయి అవి మన యొక్క నిజంగ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనం రిలాక్సింగ్గా ఉండొచ్చు అవి వింటూ చాలా వినోదాత్మకంగా ఉంటాయి చాలా టైంపాస్ కూడా మనకు అవుతుంది అలాగే సినిమాలో సిరీస్లో ఇప్పుడున్న తరంలో చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి అనమాట వెబ్ సిరీస్లో వస్తున్నాయి మనకి అందుబాటులో ఓటిటి వచ్చింది దానివల్ల మనం సినిమా హాల్కి వెళ్లి సినిమాలు చూడొచ్చు లేదంటే ఇంట్లో కూర్చుని కూడా మనం అవన్నీ చూడొచ్చు మూవీస్ ఉంటాయి చాలా మూవీస్ రిలీజ్ అయిపోతాయి ప్రతి వీక్లో కూడా మనకి మూవీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అందులో ఎవరికి నచ్చిన యాక్షన్ మూవీస్ ఉంటాయి మెలోడీ మూవీస్ ఉంటాయి ఇంకా చాలా రకాల మనకు ఇష్టమైన హీరో మూవీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అవి చూడొచ్చు లేదంటే గనుక ఇంట్లో ఓటీటీ ద్వారా మనము అనేక సిరీస్లో చూడొచ్చు వెబ్ సిరీస్ త్రిల్లర్ సిరీస్ అలాగే నాకు చాలా థ్రెల్లర్స్ మూవీస్ లేదంటే వెబ్ సిరీస్లో కూడా ఉంటాయి కదా ఫ్రిక్షన్ అలాంటివి చాలా ఇష్టం అనమాట అవి మేము ఆమెజాన్లోని ఫాలో అవుతూ ఉంటాం హాట్స్టార్లో కూడా వస్తూ ఉంటాయి ఇంకా అలాగే నాకు ఇష్టమైన నటీ అంటే కీర్తి సురేష్ అనమాట తను నటించిన మహానటి సినిమా అంటే నాకు చాలా ఇష్టం తను చాలా బాగా నటించింది ఆ సినిమాలో అచ్చం సావిత్రి గారు ఎలా అయితే ఉంటారో అలాగే నటించింది అనమాట ఆ సినిమా మరియు కీర్తి సురేష్ అంటే నాకు చాలా బాగా ఇష్టం ఆ సినిమాలో చాలా బాగా చేసింది తను అలాగే నాకు ఇష్టమైన సింగర్ చిత్ర గారు అనమాట కెఎస్ చిత్ర గారు మన తెలుగులో ఎంతోమందికి తన వాయిస్ని ఇచ్చారు తన పాటల ద్వారా మనకి ఎంత బాగుంటుంది అంటే ఇంకా సౌందర్య వాయిస్కి కానీ లేడీస్లో ఎవరికైనా కూడా తన వాయిస్ బాగా సెట్ అయిపోతుంది అనమాట తను పాడిన బొంబాయి సినిమాలో పాటలు చాలా బాగుంటాయి ఇంకా చాలా ఉన్నాయి అవి వింటున్నప్పుడు మనకి చాలా ఆనందం వస్తుంది మన చిత్ర గారు అన్ని భాషల్లో పాడటం ఆవిడకి తెలుగు భాష కాకపోయినప్పటికీ కూడా ఆవిడ కన్నడ మలయాళం తమిళ్ తెలుగులో చాలా రకాల పాటలు పాడారు అనమాట ఆవిడ ఎంతో ఉంటారు అంత గర్వం లేకుండా మనం చూసినప్పుడు స్టేజ్ షోలో గాని ఎక్కడైనా కానీ ఆవిడ పాటలు వింటుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది చాలా ఉత్సాహం అనిపిస్తుంది అనమాట ఆవిడ స్వరం కానీ చాలా మనకి అందంగా ఉంటుంది ఆవిడ అంతా బాగా పాడినవారు మన తెలుగులో చాలా మంచిగా మరి చిత్ర గారు అయితే నాకు చాలా ఇష్టమైన సింగర్ ఆవిడ